సాంకేతిక మార్పుల ద్వారా అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించింది అలాగే కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా వచ్చాయి ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా డేటా ట్రాన్స్మిషన్ పెరగడంతో చాలా ఉద్యోగాలు ఇప్పుడు కార్యాలయం నుండి కాకుండా ఇంటి నుండే లేదా ఇతర ప్ర ప్రదేశాల నుండి చేస్తున్నారు ఇలా వివిధ ప్రాంతాల నుండి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువయ్యాయి సాంకేతికత ప్లాట్ఫామ్లు ఫ్రీ లాన్సింగ్ మరింత సులభతరం చేశాయి వ్యక్తులకు వారి నైపుణ్యాలను విక్రయించడానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా క్లైంట్లతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు డేటా విశ్లేషణ సాఫ్ట్వేర్ డెవలప్మెంటు మరియు ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏఐ ఎంఎల్ సృష్టిస్తున్నాయి గేమింగ్ పరిశ్రమ విస్తరిస్తోంది అలాగే డిజైనర్లు డెవలపర్లు మరియు కళాకారులకు కూడా అవకాశాలు పెరిగాయి ఇలా గేమింగ్ మరియు డిజిటల్ మీడియా ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అలాగే ఈ రోజుల్లో విద్యార్థులు ఎంచుకోవాల్సిన సాంకేతిక ముఖ్యమైన డిగ్రీలు కొన్ని ఉన్నాయి మనం ఎంచుకునే డిగ్రీ మన ఆసక్తులు మరియు లక్ష్యాలపై ఆధారపడి ఉండాలి అయితే ఈ రోజుల్లో అత్యంత డిమాండ్ ఉన్న కొన్ని సాంకేతిక డిగ్రీలు ఉన్నాయి వాటిలో కంప్యూటర్ సైన్స్ అనేది ముఖ్యమైనది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలను కంప్యూటర్ సైన్స్ అనేది అందిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు నిర్వహణలో నైపుణ్యాన్ని అందిస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటాను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి నైపుణ్యాన్ని అందిస్తుంది అలాగే వ్యాపారం ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వం వంటి రంగాలలో చాలా డిమాండ్ ఉన్నది డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ కూడా ఈ రోజుల్లో ముఖ్యమైన డిగ్రీ కంప్యూటర్ నెట్వర్క్లు మరియు డేటాను హ్యాకింగ్ మరియు ఇతర దాడులు నుండి రక్షించుకోవడానికి సైబర్ సెక్యూరిటీ అనేది నైపుణ్యాన్ని అందిస్తుంది అలాగే కృత్రిమ మేధస్సు మరియు యంత్రాభ్యాసం సిస్టంలను నువ్వు డిజైన్ చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగిస్తున్నాము